హలో సార్ ఎందుకు సార్ ఇం ఇంపార్టెంట్ పనుండి సార్ హాస్పిటల్లో మా ఫ్రెండ్కి ఆక్సిడెంట్ అయితే అది ఇ ఏ వెహికల్స్ రాలేదని ఒక్కసారి వెళ్ళానండి ఓవర్ స్పీడ్తోటి ఉంది సార్ లైసెన్స్ ఇంట్లో మర్చిపోయాను సార్ నాది నైంటీన్ సార్ ఆ ఫ్రెండ్తో రఫ్ అయ్యారు సార్ ఇంట్లో మర్చిపోయాను సార్ అది కూడా ఇంట్లో మర్చిపోయాను సార్ అర్జెంట్ పని మీద అదే ఫ్రెండ్కి ఆక్సిడెంట్ అవడం వల్ల వచ్చాను అది హడావిడిలో చూసుకోలేదు ఇన్సూరెన్స్ మొన్ననే అయిపోయింది మళ్ళీ చేయించాలి అదే అదే చుస్కోలేదు లేదు లేదు చేయించడానికి మళ్ళీ ఇంతకుముందు ఓ ఫ్రెండ్కి ఆక్సిడెంట్ అయింది ఫోన్ వచ్చింది సడన్గా వెళ్ళిపోయాను హడావిడిలో సిగ్నల్ చూసుకోలేదు అవునా సారీ సార్ చూసుకోలేదు సారీ ఏమైనా ఫైన్ పడకుండా చూడండి సార్ చూసుకోకుండా పోయాను సార్ ఫైన్ కొంచెం తక్కువ చూడండి సార్ మ్మ్ కొంచెం తక్కువ ఫైన్ వేయండి సార్ మ్మ్ సరే సార్ ఇంకోసారి ఈ తప్పు చెయ్యను సార్

ఓకే సార్